నమస్కారం మ్యాడమ్ గోదావరి జనరల్ స్టోర్కి స్వాగతం మ్యాడమ్ తప్పకుండా మ్యాడమ్ మన వద్ద అన్ని సరుకులు లభిస్తాయి మ్యాడమ్ ఏది కావాలన్నా ఉంటుంది మ్యాడమ్ తప్పకుండా మ్యాడమ్ కాకపోతే మా డెలివరీ బాయ్కి కొద్దిగా ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది మ్యాడమ్ అంటే మీరు ఉండే ప్రాంతాన్ని బట్టి డెలివరీ ఛార్జ్ చేయబడుతుంది మ్యాడమ్ దాన్ని మీరు చెల్లించాలి మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఏం కావాలో చెప్పండి మ్యాడమ్ మేము రాసుకుంటాం చెప్పండి మ్యాడమ్ రెండు కేజీలు పంచదార అలాగే మ్యాడమ్ కేజీ కంది అలాగే మ్యాడమ్ కేజీ మినపగుండ్లు అలాగే మ్యాడమ్ పెసరపప్పు ఏమన్నా తీసుకుంటారా మ్యాడమ్ అలాగే మ్యాడమ్ పెసరపప్పు ఏమన్నా తీసుకుంటారా మ్యాడమ్

అలాగే మ్యాడమ్ నాలుగు కేజీలు పెసులు ఓకే మ్యాడమ్ సంతూర్ సబ్బులు నాలుగు కొంటే ఒకటి ఉచితంగా ఇస్తాం మ్యాడమ్ అలాగే మ్యాడమ్ అలాగే మ్యాడమ్ ఉండాలిగా మ్యాడమ్ తెల్ల ఉప్మా రవ్వ అలాగే మ్యాడమ్ మ్యాడమ్ మీరు హెడ్ అండ్ షోల్డర్స్ షాంపూ బాటిల్ ఒకటి కొంటే మీకు అదనంగా ఇరవై శాతం డిస్కౌంట్ అనేది లభిస్తుంది మ్యాడమ్

ఓకే మ్యాడమ్ రెండు మూడు దాంట్లో డవ్ షాంపూ అలాగే మ్యాడమ్ పావు కేజీ ప్యాకెట్ అలాగే మ్యాడమ్ కోల్గేట్ సాల్ట్ ఓకే మ్యాడమ్ పిల్లలవా మ్యాడమ్ పెద్దవాళ్లవా మ్యాడమ్ పిల్లల టూత్ బ్రష్లా మ్యాడమ్ పెద్దల టూత్ బ్రష్లా మ్యాడమ్ ఓకే పెద్దోళ్ళ ఐదు టూత్ బ్రష్లా మ్యాడమ్ దాంతో రెండు టంగ్ క్లీనర్లు ఫ్రీ మ్యాడమ్ ఆఫర్లు అయితే ప్రస్తుతానికి మామూలు పప్పు దినుసులు లాంటి మీద మసాలా సరుకుల మీద ఆఫర్ ఉంది మ్యాడమ్ మీకు ఆఫర్లో కొన్న వాటిల్ని మేము ఆల్రెడీ డిస్కౌంట్ తీసి చెప్తాం మ్యాడమ్

పాతిక్ కేజీలా మ్యాడమ్ నలభై కేజీలా మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఐదు లీటర్లు డబ్బా ఉంటుంది మ్యాడమ్ దాని దాని మీద అయితే మీకు డిస్కౌంట్ అనేది లభిస్తుంది మ్యాడమ్ అలాగే మ్యాడమ్ లీటర్ డబ్బా అలాగే మ్యాడమ్ ఇంకేమైనా కావాలా మ్యాడమ్ మీరు ఏ విధంగా ఇచ్చినా పర్లేదు మ్యాడమ్ మా బాయ్ ఎలాగూ మీ ఇంటికి డెలివరీ చేయడానికి వస్తాడు మ్యాడమ్ ఆ డెలివరీకొచ్చిన అతని చేతికి క్యాష్ అనేది ఇచ్చి పంపించచ్చు లేని పక్షాన మీరేమన్నా ఆన్లైన్ ద్వారా చెల్లించాలనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా చెల్లించచ్చు మ్యాడమ్ అలాగే మ్యాడమ్ మీరే మీ వద్ద ఆన్లైన్లో ఉంటే ఆన్లైన్ పేమెంట్ చేశాక మా డెలివరీ బాయ్కి ఇవ్వాల్సిన ఛార్జీ అతని చేతికి చెల్లించండి మ్యాడమ్ లేదు మ్యాడమ్ మీకు మెసేజ్ వస్తుంది ఆ క్యుఆర్ కోడ్కి సెండ్ చేయాలి మ్యాడమ్ మీరు మీ బిల్ అనేది మా బాయ్ తీసుకొచ్చి ఇస్తాడు మ్యాడమ్ ప్రస్తుతానికి మీ బిల్ ఐదు వేలు అయింది మ్యాడమ్ ఆల్రెడీ డిస్కౌంట్ తీసే ఈ అయిదు వేలు ఇచ్చాం మ్యాడమ్ ధన్యవాద్ తప్పక మరొక్కసారి షాపింగ్ చేయండి మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ధన్యవాదాలు